నేను చిన్నప్పుడు చదువుకున్న టైంలో నాకు ల్యాప్టాప్లు గానీ మొబైల్స్ గానీ అందుబాటులో ఉండేవి కావు ఎందుకంటే అప్పుడు కేవలం పెన్ను పేపర్ మాత్రమే అందుబాటులో ఉండేది ఇంకా పెన్సిల్తో కూడా రాయవలసి వచ్చే సందర్భాలు ఉండేవి మాకు పూర్తిస్థాయిలో అదే అలవాటుతోనే నేను చిన్నప్పుడు నా స్టడీస్ మొత్తం పేపర్ మీద పెన్నుతోనే రాసాను అంతే గానీ అప్పుడు కంప్యూటర్లు గానీ మొబైల్స్ గానీ అందుబాటులో లేకపోవడం వల్ల నేను టైప్ చేయాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితిలో రాలేదు కానీ ఈరోజుల్లో మొత్తం పెన్ను పేపర్ మీద రాయటం కన్నా కూడా ల్యాప్టాప్ మీద లేకపోతే మొబైల్ రావటానికి ఎక్కువ సందర్భాలు వస్తూ ఉన్నాయి కానీ నేను ఎక్కువగా గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం వచ్చిన ప్రతిసారీ కూడా పెన్నుతో పేపర్ మీదే రాశాను టైప్ చేయటం వల్ల ఒక డాక్యుమెంట్ గానే గుర్తుంటుంది గానీ అదే పెన్నుతో పేపర్ మీద రాయటం వల్ల నా మైండ్లో గుర్తుండిపోతుంది అనేది నా ఉద్దేశం అందుకే నేను ప్రతీ సందర్భంలో కూడా పెన్నుతో పేపర్ మీద రాయటానికి నేనైతే ఇష్టపడతాను ల్యాప్టాప్లో కొన్నిసార్లు ఉపయోగం ఉండొచ్చు కానీ పెన్నుతో రాయటం అనే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పడతాను కానీ ఈరోజుల్లో ఎలా మారిపోయిందంటే ఎక్కువ స్పీడ్గా రాయాల్సిన సందర్భం వొచ్చినప్పుడు ల్యాప్టాపుల్లోనూ మరి మొబైల్స్లోనూ టైప్ చేయాల్సిన సందర్భాలొస్తున్నాయి అవి కొన్ని సార్లు అవసరం అవుతున్నాయి కానీ ఎక్కువగా మైండ్లో గుర్తు పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా పేపర్ మీద పెన్నుతో రాయటమే అనేది కరెక్ట్ అనేది నా ఉద్దేశం నేను కూడా ఎప్పుడూ అదే ఫాలో అవుతాను నేను చేసే రీసర్చ్ మొత్తం మీద కూడా నేను చదివిన ప్రతీ పాయింట్ని కూడా పేపర్తో పెన్ను మీదే పెడతాను అప్పుడే నాకది బాగా గుర్తుంటుంది దాన్ని నేను ఎక్కువ అప్లయ్ చేయగలిగే సంధర్భం గూడా దాన్ని చదువుకున్నప్పుడు వెంటనే గుర్తు చేయగలిగేది పేపర్ మీద ఉన్నప్పుడే చేసుకోగలను ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ఏం జరుగుతుందంటే పేప్ మొబైల్స్ లోనూ ల్యాప్టాప్స్ లోనూ లోను టైప్ చేసుకొని అందరూ దాన్ని మెమరీ కింద ఉపయోగించుకున్నారు కొన్నిసార్లు నాకు అదే అవసరం అవుతుంది కానీ కానీ నా ఉద్దేశం ప్రకారం నాకు ఇష్టం ఏంటంటే నేను పేపర్ మీద పెన్నుతో రాయటమే